హల్లో ఓకే అండి నేను తెలంగాణ నుంచి వచ్చాను ఇక్కడ ఆంధ్రా గురించి ఏం తెలీదు మరి ఇక్కడ ఫెస్టివల్స్ కానీ అట్లాంటివి ఏమి నాకు కొంచెం వాటి గురించి ఇన్ఫర్మేషన్ మీరు చెప్పగలుగుతారా ఓకే అవునండి అందుకు గానే మేము మీకు కాల్ చేసాము చెప్తారా అండి ఆంధ్రాలో ఏది ఎక్కువగా ఫేమస్ ఏం చేస్తారండి సంక్రాంతికి చెప్పండి చెప్పండి వింటున్నాను పిండి వంటలు అరిసెలు ఓకే అండి మొత్తానికైతే చాలా పెద్దగా సంక్రాంతి అనేది ఆంధ్రాలో పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటాం అంటున్నారండి థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ నాకు కూడా మీరు చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి